హలో ఎవరమ్మా ఆ ఎవరమ్మా చెప్పండి ఏ డిపార్ట్మెంట్ మెకానికలా ఏ ఇయరు ఫైనల్ ఇయరా ఆ చెప్పు నరేష్ పర్సు ఎప్పుడు మొన్నా ఎక్కడ పోయింది కాలేజీలోనా డబ్బులు ఏమైనా ఉన్నాయా దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఐ డీ కార్డ్స్ ఇలాంటివి అ ఆ

అయితే నేను కాలేజీలో అడుగుతాను స్టూడెంట్స్ అందరినీ ఎప్పుడు కాలేజీకి ఎప్పుడు వస్తావు

అయితే నెక్స్ట్ నెక్స్ట్ మండేరా మండే రా స్టూడెంట్స్ అందరు ఉన్నారా కాలేజీకి వచ్చేటప్పుడు మండే నువ్వు కంపల్సరీ రా ఆ సరే మరి